హలో నమస్తే అండి ట్రావెల్ ఏజెన్సీయేనా అండి మాట్లాడుతున్నారు ఓకే మా సార్ నాకో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటంటే మేము ఒక చిన్న ట్రిప్ వేద్దామని అనుకుంటున్నాము అండి దగ్గర దగ్గర థర్టీ మెంబర్స్ ఉంటారు చిన్న తిరుపతి నుంచి కా తిరుపతి కాణిపాకము కామాక్షి కంచి కామాక్షి ఇవి ఐదు ఇవి ఇవి ఇవి ఈ ఊళ్ళు వెళ్ళాలని అనుకుంటున్నాము సార్ అక్కడ దగ్గర దగ్గరున్న చిన్న చిన్న క్యాంపస్ ఉన్న ఉన్న ఊళ్ళు కూడానీ ఒక థర్టీ మెంబర్స్ మినీ బస్ కావాలి నాకు మీ అమౌంట్ ఎంతవుద్ది ఏంటని చెప్తారా కొంచెం ఓకే అయితే సార్ ఇప్పుడు మీరు అమౌంటు టెన్ ఒక ట్వంటీ థౌజండ్ అన్నారు కదా అది నేను మినీ బస్ అన్నాను ఒక థర్టీ మెంబర్స్ దాకా అని చెప్పి అంటున్నాను కదండీ మరి దాని ద్వారా నాకు ఏమైనా తగ్గింపు ఉంటుందా అంటే మీ ఏజెంట్తో అల్రెడీ మాట్లాడాను వాళ్ళు చెప్పడమైతే నాకు ఎయిటీన్ థౌజండ్ అలా చెప్పారు కానీ నేను డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నాను కాబట్టి నాకేమైనా అమౌంట్ తగ్గే అవకాశం ఉంటుందా నాకు ఇంకా దానికి సంబంధించిన ఆఫర్స్ కూడా ఉన్నాయి సార్ అదే ప్రోమో కోడ్స్ ద్వారా కూడా తగ్గింపు వస్తుందని చెప్పి తెలిసింది దాని వల్ల దాని నుంచి కూడా మీకు ఏమైనా ఆఫర్ మాకు తగ్గించే అవకాశం ఏమైనా ఉంటే చెప్పరా కొంచెం అదే సార్ చెప్పానుగా తిరుపతి కాణిపాకము కంచి కామాక్షి ఇంకా అక్కడ చిన్న చిన్న ఊళ్ళు ఏవేవి ఉంటాయో అన్నింటినీ కలిపి సార్ నాకు కావలసింది ప్యాకేజ్